మా సమూహంలో పల్లె వాసులకు రవాణా ప్రయాణ ఎంపికలు మెరుగుపరిచడానికి ఏ చర్యలు చేపట్టవచ్చు అంటే ఇప్పుడు మా ఊరికి ఆర్టీసీ ప్రయాణం లేదనుకో వెంటనే డిపో మేనేజర్ ఏంటంటే ఆర్టీసీ ప్రయాణం వేయాలి ఇంకొకటి ఏంటంటే ఆర్టీసీ వేయకపోవడానికి మెయిన్ కారణం వచ్చి రోడ్లు రోడ్లు మంచిగా ఉండకపోతే ఆర్టీసీ బస్సులు తీసేస్తాడు అదే మేము రోడ్లు మంచిగా వేసుకున్నామనుకో ఏ బస్సు అయినా మాకు అలౌ ఉంటుంది ఇంకా చర్యలు అంటే చర్యలు ఏముంటుంది ఆటోలలో ప్రయాణాలు తక్కువ చేస్తే ఆటోమేటిక్గా అందరు ఐకమత్యమై డిపో దగ్గరకి పోతే ఆటోమేటిక్గా ఆయనే ఆర్టీసీ బస్సు పెడతాడు దానివల్ల ఒక పంక్చువాలిటీ అనేది ఏర్పడతుంది అప్పుడు ఈ టైంకి వస్తాదిరా బస్సు అని మనకు మనం అనుకొని ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఉండచ్చు మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు అటు పోవచ్చు మళ్ళా అదొక టైమింగ్ అది ఈ టైంకి ఈ టైంకి పల్లె వాళ్ళకు బస్సులు అది ఎప్పుడైతే అప్పుడు వీలైతే అప్పుడు అవి వచ్చుకుంటు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఉంటుంది అన్నట్టు అప్పుడు రవాణా ప్రయాణ ఎంపికలు మెరుగుపడతాయని నా ఉద్దేశం